చెప్పండి మేడం ఏం కావాలి మీకు ఉన్నాయి మేడమ్ అన్నీ ఫ్రెష్వె మీకు టం పచ్చిమిర్చి బెండకాయ ఆలుగడ్డ క్యారెటు కాప్సికమ్ మీకేం కావాలి మేడం ఇవన్నీ ఉన్నాయి సరే అవును మేడం డైలీ మేడం మార్కెట్ ఫ్రెష్వె ఉంటాయి మీకు ఏం కావాలి ఎం తీసుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటాయి మేడం ఇక్కడ మా దగ్గర మీకు భయపడాల్సిన అవసరం ఏం లేదు మేడం మీరు ఆలోచించే అవసరం ఏం లేదు మంచిగానే ఉంటాయి మేడం మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు కావాలన్నా కూడా మేము తాజాగా తీసి పెడతాము కూడా డైలీ ఉంటాయి మేడం మా దగ్గర తాజాగానే ఉంటాయి మేడం మంచి క్వాలిటీదే క్వాలిటీవే తెస్తాం మేడం మేము మీకేమేం కావాలో చెప్పండి మేమన్నీ ప్యాక్ చేసిస్తాం మీకు ఓకే ఓకే